మనుషులు ఎప్పుడూ తన మూలాలకు మళ్ళీ కనెక్ట్ కావాలి అనుకుంటాడు నేటికీ అంటే ఎంతో మంది ఆదరించే మూలం ఒకటైతే చెప్పాలి ఆ మూలం ఏమిటంటే నువ్వు ఏదైనా చెయి ఏ పూజ చెయ్యి ఏ కార్యక్రమం అయినా మొదలుపెట్టు మొదటిగా గణేష్ పూజ మాత్రం చేస్తారు ఎందుకంటే గణేష్ అనేది గణేషుని ఆశీస్సులు ఎప్పడు మనకి ఉండాలి అని తొలి పూజ అంటే తొలి పూజ ఎప్పుడూ ఆ వినాయకునికే చేస్తారు అట్లాగే ఆ గణేష్ అంటే చదువులో కానీ లేదా ఉద్యోగం వ్యాపారం ఏమి చేసినా కానీ తొలి పూజ అయితే గణేషునికే చేస్తారు అని మాకు చాల బాగా గుర్తుంది జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలు ఏమిటంటే నేను చిన్ననాటి వయస్సులో మా మేము ఇల్లు కట్టుకున్నప్పడు ఆ గణేషునికి అనేక రకాలైన పూజలు చేసి మా గృహాన్ని అయితే నిర్మించుకున్నాము